అవునండి అవునండి హలో మీ మీ వాయిస్ ఓకే ఓకే ఆకెషన్ ఏంటండి ఆకెషన్ మ్యారేజ్ అండి ఓకే మీకు ఇప్పుడు ఎన్ని డేస్కి ఎన్ని డేస్ ముందు నుంచి మీకు ఫోటోషూట్ కావాలండి ప్రీ వెడ్డింగ్ షూట్ మ్యారేజ్ ఇంకా ఇంకా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయా అండి ఓకే ఇంకా హల్దీ ఓకే అండి మీకు ఎన్ని ఎన్ని ఎన్ని డేస్ బిఫోర్ నుంచి కావాలండి ఫోటోషూట్ పెళ్ళికి ఓకే అండి ఓకే అండి మేము ఒక ఫోర్ మెంబెర్స్ని మేము పంపించగలం అండి ఫోటోషూట్ కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే మీకు ఏ ఏ ఏ ఏరియాలో కోరుకుంటున్నారు అండి మీరు అంటే బడ్జెట్ ఎంతలో కావాలి మీకు ఓకే మేము మీకు కొన్ని లొకేషన్స్ ఓకే మేము కొన్ని లొకేషన్స్ షేర్ చేస్తాం అండి అందులో మీకు నచ్చిన లొకేషన్ మీరు చెప్తే ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ లొకేషన్లో పెట్టుకుందాం అండి అండ్ టైం టైమ్ అంటే వచ్చి మనం ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలండి ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి మనకు మార్నింగ్ అయితే ఫోటోస్ చాలా క్లియర్గా వస్తాయి అండ్ సన్రైజస్ టైంలో ఇంకా సన్సెట్ టైంలో అయితే బాగుంటాయండి ఫోటోస్ అది మీరు చూసుకోవాలి అంటే మీకు సెట్ అయ్యేలాగా ఓకే మీ టోటల్ ఫోటోఘాట్ బడ్జెట్ ఎంతఅనుకుంటున్నారు అండి ఓకే అండి మా దగ్గర బేస్ లైటింగ్ ఉంటుంది అండి ఫోటోస్ కోసం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అఫ్ ద ఫోటోస్ ఫోటోషూట్స్ ఉంటాయండి ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఎలా ఉందో మా దగ్గర పిక్స్ అన్నీ అలానే ఉంటాయండి అండ్ బెస్ట్ ఎడిటింగ్ కూడా ఉంటుంది ఓకే అండి మేము మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాము అవైలబుల్లో ఉండండి మేము మళ్ళీ కాల్ చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ